యువతలో నిరుద్యోగం అనేది భారతదేశాన్ని దేశ అభివృద్ధిని అనునిత్యం వెంటాడే ఒక పెద్ద సమస్య ఒక చీకటి ఒక ఒక రాక్షసి ఈ నిరుద్యోగానికి గల ఎన్నోకారణాలలో మొట్టమొదటి ఎక్కువగా చర్చించుకోవలసినటువంటి అంశం అధిక జనాభా అధిక జనాభా వల్ల ఖచ్చితంగా నిరుద్యోగం అనేది ఎక్కువై అవకాశాలు ఎన్నో ఉన్నాయి కానీ పెరిగిన జనాభాని నిరుద్యోగం నిరుద్యోగం వైపు మళ్లించకుండా మానవ వనరులు వనరుల వైపు మళ్ళించే బాధ్యతా ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీద ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవాలి అందువ అందుకోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించాలి అందులో ఒకటి మహాత్మా గాంధీ జాతీయ ఆ ఉపాధి ఉపాధి స్కీం అనే ఒక పథకం ఉంది ఆ పథకం ద్వారా నిరుద్యోగం ఉన్న చాలా మందికి ప్రతీ రోజు ఉపాధి కల్పించేందుకు దోహదపడుతుంది వందరోజుల పని కరువు పని అని జనాలు దాన్ని సామాన్యంగా పిలుచుకుంటారు ఈ నిరుద్యోగం నిరుద్యోగం నిర్మూలించడానికి మొట్టమొదటిగా చేయాల్సింది జనాలలో అవగాహన పనిని పది మంది ఒక పనిని పది మంది చేయడము కరెక్ట్ కాదు ఆ పని చిన్న పని అయితే తక్కువ మంది చేయాలి పెద్ద పని అయితే ఎక్కువ మంది చేయాలి ఇలా కాకుండా చిన్న పనిని కూడా పది మంది చేయడం వల్ల అది కనిపించని నిరుద్యోగిత అవుతుంది కంపినీ కనిపించని నిరుద్యోగిత అనగా ఆ నిరుద్యోగం ఒక మనిషిని చూడగా అతనికి నిరుద్యోగం ఉన్నట్టు అనిపించదు పనిచేస్తూనే ఉంటాడు కానీ అతనికి నిరుద్యోగమే ఎందుకనగా పది మంది చేయాల్సిన పనిని ఇరవై మంది చేస్తున్నప్పుడు ఇలాంటి నిరుద్యోగిత వస్తుంది నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి మొట్టమొదట ప్రైవేటీకరణ చేయడం ఎంతో ముఖ్యం ఎన్నో మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ఎన్నో ప్రైవేట్ సంస్థలు కంపెనీలు పెట్టడం వలన ఖచ్చితంగా ఉద్యోగం ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అంతేకాకుండా ఉద్యోగం మీద మాత్రమే కాకుండా ఉద్యో చదువుకు సంబంధించిన వ్యాపారాలను కూడా పెంచగలగాలి చదువుకు సంబంధించిన వ్యాపారం పెంచడం వ్యాపారం వైపు నడవడం వల్ల ఉద్యోగం అవసరం లేకుండా తన చదువుకున్న చదువుకి సంబంధించిన వ్యాపారం చేసుకుంటూ ఒక వ్యక్తి అనేవాడు బ్రతకగాలుగుతాడు ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగం గురించి రకరకాల ప్రభుత్వాలు రకరకాల పథకాలు చేపట్టిన ప్రతీ సంవత్సరం వచ్చే నిరుద్యోగ నిరుద్యోగితకి సంబంధించిన నివేదికలలో అటువంటి ఆ అంకెలు పెరగడం అనేది గమనార్దం అటువంటి క్లిష్ట పరిస్థితులను దేశ రాజకీయాలు ఎలా ఎదుర్కొని దేశ రాజకీయాలు ఎలా ఎదురుకోవాలి అనేది ఒక పెద్ద చిక్కు ప్రశ్న చదువు ఉంటే సరిపోదు చదువుకు సంబంధించిన ఉద్యోగం ఉండాలి అనేది ఎవరైనా కోరుకునే కోరిక ప్రతీ సామాన్యుడికి కావలసింది ఉద్యోగం ఉద్యోగం కనిపించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక చక్కటి దృక్పథంతో ముందుకు రావాలి ప్రైవేటీకరణ చేయడం ఎందరో మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వము చక్కటి పథకాలు తీసుకరావడము నిరుద్యోగంలో ఉన్నవారికి ఆదుకోవడానికి నిరుద్యోగ భృతి కల్పించడం ఎక్కువరోజులు నిరుద్యోగంలో ఉండకుండా చిన్నచిన్న ఉద్యోగాలకైనా వెళ్ళేలా ప్రజలని ఆదేశించడం చిన్నదో పెద్దదో అని చూడకుండా నిరుద్యోగులు కూడా దొరికిన ఉద్యోగాన్ని చేసుకుంటూ వెళ్ళడమే సమంజసం ఎన్నో రంగాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల ఉద్యోగులను ఉద్యోగులను పెంచగలిగే పోషించగలిగే సామర్థ్యం అనేది ప్రభుత్వానికి వస్తుంది అది ప్రభుత్వరంగ సంస్థ సంస్థ కానీ ప్రైవేట్ రంగ సంస్థ అయినా కానీ అందులో ఎటువంటి మార్పులు తీసుకొస్తే ఆ రంగం అభివృద్ధి చెందుతుందో ప్రభుత్వం గొప్ప గొప్ప మేధావులను అడిగి తెలుసుకొని వాళ్ళ సూచనల మేరకు పనిచేస్తే ఖచ్చితంగా నిరుద్యోగిత అనేది తగ్గే అవకాశం ఉంటుంది నిరుద్యోగంలో ముఖ్యంగా చేయాల్సింది వ్యవసాయంలో ఉండే నిరుద్యోగిత కనిపించని ఆ నిరుద్యోగితని నిర్మూలించాలి దానివల్ల ఎందరో మంది ఉద్యోగం ఉన్నా లేనట్టే లేకున్నా ఉన్నట్టే అన్నట్టు భావిస్తూ వాళ్ళ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు నిరుద్యోగిత నిర్మూలించడానికి స్వయం వ్యాపారం చేయడం ఒక మంచి వెసులుబాటు ఆ వెసులుబాటుని ప్రభుత్వం అనేది కొన్ని వందల పథకాల ద్వారా ఆ ఆదేశిక సూత్రాలని ముందుకు నడిపిస్తూ ఆదేశిక సూత్రాలని పాటిస్తూ ప్రభుత్వము రుణాల మీద రాయితీలు ఇస్తూ నిరుద్యోగులను ప్రోత్సహించాలి అలా ప్రోత్సహించినప్పుడు మాత్రమే చక్కటి ఫలితం లబిస్తుంది నిరుద్యోగులకు నిరుద్యోగిత నిర్మూలనకు మంచి ఫలితం లభించాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని చర్యలు చేపట్టాలి ఆ చర్యలలో ముఖ్యమైనవి ప్రభుత్వం రుణాలు ఇచ్చి వాటి మీద రాయితీ ఇవ్వడం వాటి మీద తక్కువ వడ్డీ రేటును వసూలు చేయడం లాంటివి చేయాలి తక్కువ వడ్డీ ఉన్నప్పుడు మాత్రమే నిరుద్యోగులు ధైర్యంగా రుణాలు తీసుకొని స్వయం వ్యాపారంలో చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది